నేను ఒక వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అయితే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో డ్రాయింగ్ని అయితే వేసారు చిత్రాన్ని కొందరైతే పెయింటింగ్ బ్రష్తో వేసారు కొందరైతే చేతులతో వేసారు కొందరైతే స్కెచ్తో చేసారు అంటే చాలామంది చాలా పద్ధతిగా చేసారు అంటే వేరే వేరే రకమైన ఆయుధంతో చేసారు అంటే కొంతమందేమో ఆకులు కొంతమందేమో వేళ్ళతో ఇలా ఇలా చేస్తారు అంటే చాలామంది చాలా విధాలుగా చేస్తారు నాకు అయితే అసలు డ్రాయింగ్లో ఇన్ని విధాలు ఉంటాయి అని నాకు అస్సలు తెలియదు నేను ఎప్పుడైతే ఆ వర్క్షాప్కి వెళ్ళానో అప్పుడే నాకు ఇవన్నీ అనుభవం అయ్యాయి

పెయింటింగ్ బ్రష్లో అసలు ఎలా చేయాలి ఈ చిన్న చిన్న బ్రష్లు ఉన్నాయి పెద్ద పెద్ద బ్రష్లు ఉన్నాయి అందులో ఎలా చెయ్యాలో నాకు తెలియదు అప్పుడు నాకు వాళ్ళు చెప్పారు ఈ బ్రష్ అయితే ఈ దీనికి వాడతారు ఈ బ్రష్ అయితే దానికి వాడతారు బయట బ్యాగ్రౌండ్ కానీ ఇట్లా స్కై ఇలాంటివి అన్నీ చేయాలంటే పెద్ద బ్రష్తో చేస్తారు చిన్న చిన్నవి అంటే చిన్నచిన్న డ్రాయింగ్స్ ఉంటాయి కదా ఆ చెట్టులు చిన్నచిన్న పాప బొమ్మ మనిషి బొమ్మ అవన్నీ పైన పైన చిన్నచిన్న స్కెచ్తోటి పెయింట్తోటి చేయాలి అని చెప్పారు డ్రాయింగ్ ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు కానీ ఇప్పుడు చాలా క్రొత్త క్రొత్త పద్ధతులు వచ్చాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు వాళ్ళ వాళ్ళ స్టైల్తోటి చేస్తారు డ్రాయింగ్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి అంటే నీకు ఎలా చేయాలని అనుకుంటున్నావో అలా చెయ్యవచ్చు కొంతమంది చేతితో చేస్తారు పెయింటింగ్ బ్రష్తో చేస్తారు క్రెయాన్స్తో చేస్తారు స్కెచ్తో చేస్తారు ఆయిల్ పెయింట్స్తో చేస్తారు ఎలా అయినా కానీ చేస్తారు